కబడ్డీ అనే ఆట నాకు ఎంతో ఇష్టమైన ఆట ప కబడ్డీలో మేము పాత్రలగా ఉండి ఎన్నో చేయాలని అకున్నాను కానీ కొన్ని ఆటలో నేనే పాత్రగా ఉన్నా మరి కొన్ని ఆటలలో మా స్నేహితులు పాత్రలుగా ఉన్నారు కానీ నేను కబడ్డీ ఆడేటప్పుడు మా స్నేహితులు ఎంతో హ్యాపీగా ఉండేవారు కానీ వేరే వాళ్ళు కెప్టెన్ గా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు మాత్రం దిగులుగా ఉండేవారు ఆ పాత్ర నాకు ఎంతో ఇష్టమైన పాత్ర కెప్టెన్ కెప్టెన్ పాత్ర అంటే ఒక పెద్ద వింత అయిన పాత్ర ఎంతో ఇష్టమైన పాత్ర కాబట్టి నేను కబడ్డీ ఆడేటప్పుడు ఎన్నో ఎంత మా స్నేహితులతో గట్టిగా ఉండి మాతో చేయను తోడుగా ఉండి ఎంతో బాగా ఆడించేవారు పాయింట్స్ అన్నీ మేము తెచ్చుకొనే తెచ్చుకొని ఒక గేమ్ మీద మరో గేమ్ మీద మరో గేమ్ పాయింట్స్ అన్నీ రకంగా మేమే తెచ్చుకొనే వాళ్ళం మా స్నేహి మా స్నేహితులు ముందుగా మా టీముకు ఎంటర్ అయినప్పుడు అక్కడ కబడ్డీ కోర్టులో కూర్చునప్పుడు మా ముందుగా అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా ఎస్ఎస్ఏ ఎన్ఏ అన్నీ సమ ఉజ్జీ చేశామా లేదా అని చూసుకున్నాము రాళ్ళు తీసి వాటర్ పోసి మాకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళని ఇంకొక మరొకరిని మరొకరిని పెట్టుకొని మరొకరు ఉండేవారు మాకు మరో అందరు టీమ్ కరెక్టుగా ఉందా లేదా అందరు అనారోగ్యంగా ఉన్నారా అని మాకు వైద్యం కూడా అందించేవారు ఉన్నారు కానీ ఆ పాత్రలో కెప్టెన్ గా ఉన్నప్పుడు నాకు ఎంతో బాగుంది కానీ ఇప్పుడైతే ఈ పాత్రలో వచ్చిన తర్వాత వేరే పాత్రలో వెళ్ళిన తరువాత కెప్టెన్సీయే లేదు కెప్టెన్సీ గా ఉన్నప్పుడు మా పాత్రలో నేను ఆ పాత్రలో కెప్టెన్ అనే పాత్ర అనేది ఒక ఒక ఇష్టమైన పాత్ర కాబట్టి నేను ఆ ఇష్టమైన పాత్రలో ఉండాలి అనుకున్నాను కానీ వేరేవాళ్ళు కెప్టెన్ అయితే నాకు చాలా బాధగా ఉంది అందుకని నేను కెప్టెన్గా ఉన్నా మా స్నేహితులు కూడా సంతోషంగా ఉండేవారు అది మాకు ఇష్టమైన పాత్ర గేము అది ఒక కథలో ఉన్న పాత్ర మాకు కెప్టెన్